లేదు తెలుగులో మాట్లాడేటప్పుడు లేదా వ్రాసేటప్పుడు నేను ఎప్పుడూ ఏ ఇబ్బందులు ఎదుర్కోలేదు ఎందుకంటే తెలుగులో వ్రాయడం అన్నా చదవడం అన్నా నాకు చాలా ఇష్టం పైగా నేను వాటిని స్పష్టంగా చదవగలను వ్రాయగలను